నేను మీషోలో ఆన్లైన్లో ఒక చొక్కాను ఆర్డర్ చేశాను కానీ అది ఈవెంట్కు సమయానికి ఆర్డర్ అందియ్యలేదు కాబట్టి ఈ షర్టు క్యాన్సిల్ చేయాలనుకున్నాను ఎందుకంటే నాకు సరైన సమయానికి ఆర్డర్ అందించలేక పోవడం పోవడం వల్ల ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేయాలి చేయాలి అనుకుంటున్నాను